మీరు తెలుగు కాకుండా ఇతర భాష సాహిత్యాలను చదవాలని అనుకుంటే మీ అభిరుచులపై ఆధారపడి పుస్తకాలు ఎంచుకోవచ్చా ఉదాహరణగా మొదటిది ఇంగ్లీష్ సాహిత్యం శక్తివంతమైన కవితలు నవలలు కథలు ఇంగ్లీష్ సాహిత్యాలలో అనేక విభాగాల్లో దొరుకుతాయి సాక్షీ స్ప్రే గోజరీ హోర్వెల్ జే కే రోలింగ్ వంటి రచయితలు పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినవి హిందీ సాహిత్యాలు హిందీ సాహిత్యాలు అంటే హిందీ కవితలు కథలు నాటకాలు విస్తృతంగా చదివే అవకాశం ఉంది ప్రేమ్ ప్రేమ్చంద్ మహాదేవి వర్మ వంటి రచయితలు ప్రసిద్ధి చెందారు మూడు ఫ్రెంచ్ జర్మన్ ఫినిష్ సాహిత్యం ఈ భాషల్లో అనేకంగా క్లాసిక్ రచనలు ఉన్నాయి విక్టర్ హుగో గ్యోతి గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్ వంటి రచయితలు తమ రచనలలో ప్రపంచంలో సంపాదించగలిలారు